హలో రైల్వే శాఖ వాళ్ళేనా సార్ మాట్లాడేది సార్ మేము ఇలా మా ఫ్యామిలీతో పాటు ఒక ట్రిప్కి మేము వెళ్తున్నాం సార్ మరి మేము టిక్కెట్ని బుక్ చేయాలి అనుకుంటున్నాము అయితే ఏ సమయాల్లో ఏ తేదీలలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయో రైలు మార్గం ఏ తేదీలో ఫ్రీగా ఉంటుందో రష్గా లేకుండా ఆ తేదీలు మాకు ఇవ్వగలరా ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మేము మా ప్రయాణాన్ని మేము కొనసాగించుకుంటాము ఈ ట్రైన్ ఏ సమయాల్లో వస్తుందో అది మార్గదర్శకం ఏ రూట్లో వస్తుందో దయచేసి మీరు మాకు ఆ స్థితిని తెలియజేయండి సార్ మేము ఇలా మా ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాం రైలు మార్గం ద్వారా అయితే దానికి కావాల్సినటువంటి టికెట్లను మేము ముందుగానే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము అయితే ఏ తేదీలో అయితే రష్ ఉండకుండా ఖాళీగా ఉంటుందో ఆ తేదీని మీరు మాకు సూచించినట్లయితే మేము అదే రోజున టిక్కెట్ని బుక్ చేసుకొని మా ట్రిప్ని మేము ముందుకు కొనసాగించుకుంటాము